నమస్తే అండి చెప్పండి ఎవరు ఓకే ఓకే అండి మీరు ముందుగా మా ఆంధ్రాకి వచ్చినందుకు వెల్కమ్ అండి మా ఊరిలో ముందుగా జరుపుకునే ఫేమస్ పండుగ వచ్చేసి సంక్రాంతి అండి సంక్రాంతి పండుగ అండి మేము జరుపుకునే ఫేమస్ పండుగ అంటే ఫస్ట్ సంక్రాంతి ఓకే అండి మేము త్రీ డేస్ జరుపుకుంటాం అండి ఫస్ట్ రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవరోజు కనుమ ఇలా మూడు రోజులు ఉదయాన్నే లేచి గొబ్బిలి ముగ్గులు వేసి రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెట్టి ఆటపాటలతో సంతోషంగా గడుపుతుంటాము పిండివంటలు చేసుకుంటాము అలాగే కోళ్ళ పందాలు జరుపుకుంటారు అండి ఎక్కువగా ఎడ్లబండ్లు పెట్టుకుని జాతరలకు వెళ్తూ ఉంటారు ఏంటండి కనుమ ఓకే కనుమ రోజు ఏముంది అండి మన సాటర్డే కనుమ అంటారు ఆరోజు రథం ముగ్గులు వేసుకుంటారు ఇంటి ముందు ఇక లాస్ట్ ముగింపు రోజు కనుమ సరే నెక్స్ట్ పండుగ వచ్చేసి మనం జరుపుకునేది ఉగాది అండి ఈ ఉగాది పండుగ రోజు బూరెలు చేసుకుని పచ్చళ్ళు చేసుకుని ఆరోజు పంచాంగాలు చెప్పించుకోవడం కొత్త పంచాంగాలు ఇలాంటి పండుగలు జరుపుకుంటూ ఉంటాం అండి మా ఆంధ్రాలో మాత్రం అవునండి ఇంకా ఓకే ఇదే అండి మేము ఎక్కువ చేసుకునే ఫేమస్ పండుగ అంటే సంక్రాంతి అండి దీనికి పది రోజులు సెలవులు కూడా ఇస్తారు అండి మాకు స్కూళ్ళకి కానీ

అవును అండి ఓకే ఓకే మేడమ్ థ్యాంక్ యూ